నాకు అదని ఇదని తేడా ఏమి లేదు గాని నేను అన్నీ రకాల వంటలను అలాగే తింటాను దానిలో భాగంగా ఉత్తర భారతీయ వంటకాలు అయినటువంటి గోధుమ కూరగాయలు మరియు పాలు ఎక్కువగా వండుతాను దీనిలో నాకు బాగా ఇష్టమైన వంటకాలు టీ మసాలా కూర మరియు బిర్యాని అదేవిధంగా చూసినట్లయితే దక్షిణ భారతీయ వంటకాలలో నేను ఎక్కువగా వండే వంటలు వరి మరియు గోధుమ పప్పు ధాన్యాలు చేయనా చేయబడిన కూరగాయలు దానిలో భాగంగా వరితో భోజనం తయారు చేస్తాను పప్పు టమాటా ముద్దపప్పు పప్పు మామిడికాయ ఇంకా చాలా రకాల కూరలు వండుతాను ఇవి మా కుటుంబంలో అందరూ బాగా ఇష్టపడి తింటారు అలాగే నేను క్యాంటీన్ నంబర్ వంటకాలను కూడా ఎక్కువగా వండుతాను నేను ఎక్కువగా వండే కోడి మాంసం చేపలు రొయ్యలు ఇవి నేను వం వండుతాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను కూడా బాగా ఇష్టంగా తింటాను ఇవి ఎందుకు ఇష్టమంటే తినడానికి చాలా రుచిగా అలాగే మనకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి అందుకే నాకు చాలా ఇష్టం